తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కువ వాడే భాష తెలుగు భాష ఎక్కడికి వెళ్ళిన తెలుగు భాషని కనిపిస్తుంది అందుకే చెప్పారు పెద్ద దేశ భాషలెందు తెలుగు లెస్సా అని దీనికోసం ప్రభుత్వం చాలానే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో తెలుగు భాష యొక్క గొప్పతనం దాని యొక్క విలువలు దీని గురించి చెప్తూ వస్తున్నారు ఇలానే చూసుకుంటే చాలా లైబ్లరీస్ ఇలా పెడుతున్నారు కార్యక్రమాలు ఎస్ ఐ రైటింగ్ అని స్పీచ్ అని ఇలా చాలా రకముల కార్యక్రమాలు చేస్తున్నారు దీనివల్ల తెలుగు భాష అభివృద్ధి చెందడానికి దేశం యొక్క మూల మూలన తెలుగు భాష గురించి తెలిసి అది దేశవ్యాప్తంగా అందరికీ తెలియాలని అది ఎంత ముఖ్యమో అందరికీ తెలియాలని చాలానే కార్యక్రమాలు చేస్తున్నారు చాలా కవులు రాసిన పుస్తకాలు రచనలు అన్నీ తెలుగులో చాలా బాగుంటాయి దీనిని చదివి మనుషులు దీనితో ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళు కూడా ఈ భాషని అభివృద్ధి చేయడానికి చాలానే కృషి చేస్తున్నారు